గుడ్ ఈవినింగ్ మేడం చెప్పండి చెప్పండి మేడం అవును మేడం ఓకే మేడం ఓకే మేడం నేను చూసుకుంటాను మేడం నేను చూసుకుంటాను ఓకే మ్యాడమ్ ఏ లెసన్స్ మేడం అంటే వన్నా టూ ఫోరా ఓకే మేడం నేను చూసుకుంటాను

ఓకే ఓకే తప్పకుండా చేస్తాను మార్నింగ్ వెళతాను నైన్ వో క్లాక్ అంతా వెళ్ళిపోతాను లేదు నేను డీప్ తీసుకొను యా తప్పకుండా తప్పకుండా మేడం ఓకే మేడం